మనం ఏదంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎందులో అయినా సరే మనం పాటిస్పేట్ చేయాలంటే మనకు కావాల్సింది మనకు ఉండాల్సింది మనలో ట్యాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం ఇంకోటి ఏంటంటే మనం నిజాయితీగా ఏదైనా సరే మనం పాల్గొనాలి అలాగే దాని కంప్లీట్ చేయాలి అలాగే ఏంటంటే మనం మీ ఇప్పుడు మనం దేనికన్నా సరే వెళ్లాలంటే మనం దాంట్లో చాలా అంటే చాలా సవాళ్లు ఎదుర్కొంటాం అది డ్యాన్స్ అవ్వనివ్వండి లేదా పాటలు అవ్వనివ్వండి లేదా ఇంకా వేరే ఎందులో అయినా సరే అవకాశాలు రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందులో కూడా మనకు అవకాశం రావాలంటే మనకి ప్రతిభ ఉంటే కానీ మనకి ఆ అవకాశం దక్కదు అని నేను అనుకుంటున్నాను